ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రదేశాలు ఉన్నాయి ముందుగా మనం చూస్తే కనుక తిరుపతి కృష్ణుడు పుట్టిన ప్రదేశంగా నమ్ముతారు తిరుపతి ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన హిందూ ఆలయాల్లో ఒకటి తిరుపతిలో ఉంది వేణుగోపాల స్వామి ఆలయం తిరుపతి నుండి కొద్దిదూరంలో ఉన్న వెంకటగిరిలో ఉన్న ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఒక ప్రసిద్ధ అవతారానికి అంకితం చేయబడుతుంది ఇంకా మనం చూస్తే కనుక నల్లమల్ల సమీపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర భాగంలో ఉన్న నల్లమల సమీపం ఒక అందమైన పర్వత ప్రాంతం ఈ ప్రాంతం అనేక నదులు జలపాతాలు మరియు భారీ అడవులకు నిలయం నల్లమల్ల సమీపం పర్యాటకులకు అనేక అవకాశాలను అందిస్తుంది వీటిలో ట్రెక్కింగ్ క్యాంపింగ్ మరియు నదుల్లో ఈత కొట్టడం ఇలాంటివి అన్నీ ఉన్నాయి అంతేకాకుండా విజయ్ దుర్గ కనకదుర్గమ్మ టెంపుల్ ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రదేశాలు ప్రజలు ప్రయాణించడానికి ఇష్టపడే కారణాలు వాటి చారిత్రక సాంస్కృతిక మరియు సహజ ఆకర్షణలు వారు రాష్ట్రం యొక్క సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిభంబిస్తారు ప్రజలు ఆనందించే అనేక కార్యకలాపాలను అందిస్తారు